మనము ఇంట్లో ఎల్పిజి సిలిండర్ వాడేటప్పుడు తీసుకోవలసిన భద్రతలు ఏంటంటే సిలిండర్ బాగుందా లేదని చూసుకోవాలి అది ఎక్కడో లీకేజ్ అవుతుందని చూడాలి ఫస్టు మళ్లి ఆన్ చేసేటప్పుడు ఎక్కడ గ్యాస్ వాస్ వాసన వస్తుందని చూసుకోవాలి మళ్ళీ వచ్చి సిలిండర్ ఆన్ చేసేసి గ్యాస్ వెలిగించిన వెలిగించడానికి రెగ్లేటర్ లేనప్పుడు మ్యాచ్ బాక్స్ని తీసి దాన్ని కాల్చుకొని పక్కన పుల్ల పెట్టకూడదు పెడితే దాని ప్రమాదం మళ్లి వచ్చి మొబైల్ వాడకూడదు సిలండర్ ఆన్ చేసుకొని మొబైల్ అలవడం అంటే మన అర్ శరీరానికి ప్రమాదకరమది ఎందుకంటే మొబైల్లో ఉన్న వైరస్ అంతా సిలిండర్ వెళ్లి కాల్చిపోతుండేది అందుకని మొబైల్ వాడకుండా మనం ఉండాలి సిలిండర్ దగ్గర మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి ఏంటంటే గ్యాస్ పోకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన అక్కడ టేప్ అతికించాలి టేప్ చుట్టేస్తే సిలిండర్ వాసన బయటికి రాదు మళ్ళొచ్చి సిలిండర్ దగ్గర ఆన్ చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎగ్లేటర్ బాగుందా లేదా అని చూసుకోవాలి ఎందుకంటే ఒక ఎగ్లెటర్కి బాగా వెనకాల బాగుండదు లూజ్గా ఉంటుంది అది లూజ్గా ఉంటే వెలిగించడానికి లేట్ అయినా సిలిండర్ పేలిపోతుంది అందుకని ఇది బాగుందా లేదా అని చూసుకోవాలి మళ్ళొచ్చి ఎల్పిజి సిలిండర్ వాడేటప్పుడు ఇంకొక జాగ్రత్త ఏంటంటే మొబైల్లో నెట్ ఆన్ చేసుకుని పక్కన ఉండకూడదు అది ఉంటే మనకి ప్రమాదకరం ఎంత ఇది ఎంతోమంది జరిగింది పక్కన మొబైల్ నెట్ ఆన్ చేసుకొని సిలిండర్ దగ్గర కుకింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్ జరుగుతూ ఉంటుంది అందుకని మొబైల్ ఆన్ చేసి నెట్ ఆన్ చేసుకుని సిలిండర్ దగ్గర ఉండకూడదు మళ్ళీ వచ్చి అక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త బయట విండోస్ అన్నా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేస్తే ఆ గ్యాస్ బయటకి వెళ్ళిపోతుంది ఓపెన్ చేయకుండా ఉంటే ఆ గ్యాస్ ఇంటి చుట్టూ వస్తూ ఉంటుంది అది వస్తూ ఉంటే మనకి ప్రమాదకరం అందుకని దాన్ని ఓపెన్ చేసుకోవాలి డోర్ని మళ్లీ వచ్చి సిలిండర్ వైర్ బాగుందా లేదా అని చూసుకోవాలి ఒక్కొక్కసారి అంగిట్లో ఇచ్చేటప్పుడు సిలిండర్ వైరు అక్కడక్కడ హోల్స్ పడిపోతూ ఉంటుంది అందుకని ఆ తీసుకునేటప్పుడు అది హొల్స్ లేకుండా ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసిన తర్వాత సిలిండర్కి అతికించేసి అక్కడా లీకేజ్ అవుకుండా ఉండడానికి టేప్ చుట్టేయాలి టేప్ చుట్టేస్తే మనకి ఏ వాసన రాదు ఏ లీకేజ్ అంతా బయటికి రాదు అది చేస్తే మనకీ బాగుంటుంది మళ్ళొచ్చి సిలిండర్ దగ్గర ఇంకోటి ఏంటంటే కరెంట్ మిషన్ వాడకూడదు అది వాడితే కరెంట్ పాసయ్యి అది పేలిపోతుంది కరెంట్ వాడితే ఎందుకంటే అది సిలిండర్ ఆన్లో గ్యాస్ ఆన్లో ఉన్నా కరెంట్ స్విచ్చెస్ ఆన్లో ఉన్నా అది పేలిపోతుంది అందుకని గ్యాస్ పొయ్యి ఆన్ చేసేటప్పుడు కరెంట్ని ఆఫ్ చేసుకోవాలి కరెంట్ ఆఫ్ చేసేస్తే మనం మంచిది మళ్ళొచ్చి సిలిండర్ దగ్గర ఇంకేంటంటే కింద లీకేజ్ అవకుండా ఉండటానికి మనము అప్పుడప్పుడు అక్కడ క్లీన్ చేస్తూ ఉండాలి క్లీన్ చేస్తూ ఉంటే అదేఏ ప్రమాదకర రాదు అదొచ్చి బూజులంతా కొట్టేసి మళ్ళా పురుగులు పెట్టేసి అది లోడింగ్ మళ్లీ అదంతా చేస్తూ ఉంటే గ్యాస్ బయటకొచ్చేసి వచ్చేస్తూ ఉంటుంది వచ్చేస్తే సిలి గ్యాస్ అంతా అన్నీ వెళ్ళిపోయి పేలిపోతుంది అందుకని అక్కడ ఎప్పుడు చూసినా క్లీన్ చేస్తూ ఉండాలి మళ్ళీ ఆఫ్ చేసేటప్పుడు ఆన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడ ఉండే స్విచ్చెస్ కూడా కొంచెం లూజ్తో ఉంటుంది పేలిపోతూ ఉంటుంది అందుకని ఆన్ చేసేటప్పుడు కూడా బాగుండాలి మళ్లీ కుకి కుకింగ్ అన్నా అయిపోయిన తర్వాత దాన్ని ఆఫ్ చేసుకుని బయటికి రావాలి ఆఫ్ చేయకుండా వచ్చేస్తే మళ్లి అది పేలిపోతుంది మళ్ళొచ్చి ఎల్పిజి ద సిలిండర్ దగ్గర తీసుకోవల్సిన జాగ్రత్తలు మరి ఏంటంటే క ఎగ్లేటర్ దగ్గర ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎగ్లేటర్ రాదు మిషన్ ఉండదా దాంతో ఎందుకంటే దాంట్లో ఆయిల్ ఉండదు కాబట్టి రాదది మ్యాచ్ బాక్స్ నే వాడతారు మ్యాచ్ బాక్స్ వాడినా కూడా దాని పుల్ల బయట వేసేయాలి పక్కన పెడితే కూడా మనకి ప్రమాదకరం అది అది ప్రదకరం అయితే ఒక్కో ఇంట్లో పేలినా కూడా అందరి ఇంట్లోనూ పేలిపోతుంది అందుకని సిలిండర్ దగ్గర మ్యాచ్ బాక్స్ని జాగ్రత్తగా చూసి వాడుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మొబైల్ వాడకుండా ఉండాలి వాడకుండా ఉంటే మనకి మంచిది